మేము తరచుగా మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాము అయితే మేము ఎప్పటినుంచో అక్కడే నిత్యవసర సరుకులు నెల సరిపడా తెచ్చుకుంటూ ఉంటాము మేము నెలకోసారి సరుకులు కొంటూ ఉంటాము అక్కడ అయితే బాగా మేము ఎక్కువ అక్కడే ఎందుకు కొంటాము అంటే మాకు బాగా పరిచయమైన వ్యక్తి మేము గత పది సంవత్సరాల నుంచి అక్కడే సరుకులు తీసుకుంటూ ఉంటాము మాకు కొంచెం చౌకైన ధరకే ఆయన ఇస్తూ ఉంటారు అయితే ఈ మేము నెలకొచ్చి కూరగాయలకి వాటికి అన్నిటికి సరుకులకి కలిపి కేవలం నిత్యావసర సరుకులకి అయితే మేము ఒక ఐదు వేలు ఖర్చు పెట్టావ్ ఖర్చు పెడుతున్నాము ఇది వరకు అయితే మేము మూడు వేలకే మొత్తం అన్ని సరుకులు కొనేవాళ్ళము కానీ ఈ మధ్య మాత్రం ఐదు వేలు అవుతుంది ఎందుకు అని ఆయనని అడిగినట్లు అడిగితే మొన్న ఆయన అన్న విషయం ఏంటంటే ఈ మధ్య రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి అని అంటున్నారు ఎప్పుడు వెళ్లి అడిగినా కానీ ప్రతిసారి అదే మాటనే ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ ధరలు వేస్తూ ఉన్నారు అది ఆయన తప్పు అనుకున్నాం కానీ బయట కూడా చూసినట్లయితే రేట్లు అలాగే ఉన్నాయి ఉదాహరణ చూసినట్లయితే కందిపప్పు ఇదివరకు అయితే కేజీ ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు అలాంటిది నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయల వరకు వెళ్ళిపోయింది అలాగా ప్రతిదీ పెరిగిపోతూ ఉందని ఆయన అన్నారు అంతే కాకుండా మళ్ళీ పొద్దున్న మేము మినప గుళ్ళు తీసుకున్నాము అది మొన్న అయితే చాలా తక్కువ రేటుకి తొంభై రూపాయలకే వచ్చింది కానీ ఇప్పుడు మాత్రమే అది నూట ఇరవై రూపాయలు కేజీ అని చెప్పారు కానీ మళ్ళీ తగ్గుతాయి అన్నారు మొన్న ఉక్రెయిన్లో వార్ జరిగినప్పుడు నూనె ప్యాకెట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఇదివరకు తొంభై ఐదు రూపాయలు ఉండే నూనె ప్యాకెట్టు నూట అరవై రూపాయల వరకు అమ్మారు అప్పట్లో మళ్ళీ ఇప్పుడు యుద్దాలు తగ్గి ఆయిలు మళ్ళీ మన దగ్గరికి రావడం వల్ల రేట్లు తగ్గినయి అని అంటన్నారు ఈ విధంగా రేట్లు అనుదినము మారుతూ ఉన్నాయి అయితే కూరగాయలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి ఇదివరకు పది రూపాయలు ఉండే ప్రతి కూరగాయి ఇప్పుడు ఇరవై రూపాయలు పెడితేనే కానీ అది రావట్లేదు కనీసం ఇరవై రూపాయలు లేనిదే ఏ కూరగాయలు దొరకట్లేదు అలాగే రెండింతలు రేట్లు పెరిగిపోయినయి మేము కూరగాయలు కూడా వారానికి వచ్చి ఒకసారి తీసుకుంటాఉంటాము మా ఊర్లో పెట్టే సంతలో ఆ సంతలో నుంచి తెచ్చుకుంటూ ఉంటాము ఇదివరకు సంత చేయడానికి మాకు వంద రూపాయలు అయ్యేది కూరగాయలకి అలాంటిది ఇప్పుడు రెండు వందలు రూపాయల వరకు కేవలం కూరగాయలకే అవుతుంది అదంతా చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఉదాహరణకి చూసినట్లయితే మొన్నటి వరకు టమాట తీరు కూడా అలాగే ఉంది కేజీ ఇరవై రూపాయలు ఉండే టమాట మొన్న చూసినట్లయితే నూట యాభై వరకు వెళ్ళిపో